ఈరోజుల్లో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే యాపులు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఫోన్పే ఫ్లిఫ్కార్ట్ స్పాటిఫయ్ వంటివి అయితే ఈ స్మార్ట్ఫోన్ల వల్ల కొన్ని లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి మొదటిగా లాభాల వైపు చూసుకుంటే కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి పిల్లలు ఇంట్లో ఉంటూనే క్లాసులు అవన్నీ నార్మల్గా జరగడానికి చాలా బాగా తోడ్పడింది స్మార్ట్ఫోన్స్ తరువాత యూటుబ్లో లెక్చర్లు ఇవన్నీ చూసుకోవచ్చు అంటే ఆఫ్లైన్ క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా సరే ఇప్పటికి యూట్యూబ్ లెక్చర్లు చాలా ఎక్కువగా చూసి నేర్చుకొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా బెనిఫిట్ అవుతున్నారు దీనివల్ల తరువాత దూరంగా ఉండే ఫ్రెండ్స్తో కానీ ఫామిలీ మెంబర్స్తో కానీ చాలా బాగా కనెక్టివిటీ బాగా ఉంది అంటే ముందు మునుపటిలా ఫోన్లు ఆడియో ద్వారానే కనెక్ట్ అవ్వకుండా ఈమధ్యన ఫోటోలు కానీ వీడియో కాళ్ళు కానీ ఇలా ఇవన్నీ షేర్ చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది స్మార్ట్ఫోన్లు రావడం వల్ల తరువాత డబ్బులు పంపించుకోవడం ఇటువంటివన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చాలా సులభంగా జరిగిపోతున్నాయి ఈరోజుల్లో ఇవన్నింటికీ కారణం స్మార్ట్ఫోనే అయితే ఈ స్మార్ట్ఫోన్ వల్ల ఉపాధులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అని క్రొత్త ఫోన్లు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి తరువాత అలాగే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బర్త్డేలు కానీ ఇలాంటివన్నీ అయినప్పుడు కెమెరా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ మెమోరీస్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది అయితే దీని నష్టాలు కూడా వున్నాయి మెయిన్గా యువత దీని వల్ల వాళ్ళు చదువుకొని బాగుపడాల్సిన మంచి టైంలో అడిక్షన్లు చెడు అలవాట్లకి అలవాటు అయిపోతున్నారు సోషల్ మీడియాలో ఇతరులని చూసి ఫాలో అవుతూ చెడు చెడుగా అలవాట్లన్నీ అవుతున్నారు అయితే దీని వల్ల టైం వేస్ట్ అవుతూ కళ్ళు కూడా స్ట్రైన్ అవుతూ చాలా బాగా అవుతుంది చాలా బాగా అవ్వట్లేదు తరువాత తప్పుడు దారి పడుతున్నారు ఈనాటి యువత వీటివల్ల